చిన్న పిల్ల వయసులో ఎక్కువగా పిల్లలను ఆడించాలి ఎందుకంటే ఈ గేమ్స్ ఆడుకోవటం వలన వాళ్ళు శారీరకంగా మరియు మానసికంగా ఎక్కువగా ఆరోగ్యంగా ఉంటారు శారీరకంగా కూడా పెరుగుదల అనేది చాలా అవసరం కాబట్టి ఈ ఆటలు ఆట్టం వల్ల వాళ్ళకి వ్యాయామం జరగటం వలన శారీరకంగా పెరుగుదల అనేది జరుగుతుంది అంతేకాకుండా ఈ ఆటలు ఆడటం వలన పిల్లల మధ్య బేధాభిప్రాయాలు పోయి సోషల్ ఇంటరాక్షన్ అనేది మొదలు అవుతుంది చిన్నప్పటి వయసులోనే ఈ సోషల్ ఇంటరాక్షన్ అనేది మొదలు మొదలవ్వడం వలన వారి ఉజ్వల భవిష్యత్కు మంచి పునాది పడుతుంది అందుకే పిల్లలని ఎక్కువగా ఆడుకోనివ్వటానికి ప్రాధాన్యత ఇవ్వాలి అందువలన వాళ్ళ జీవితంలో గొప్ప స్థాయికి చేరుకోగలుగుతారు